నమస్కారం ఊబర్ ట్యాక్సీ ఏజెన్సీ నేను తేదీ ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాడు అభినవ్ పేరు మీద ఒక ఊబర్ ట్యాక్సీని హైదరాబాదులో దిల్షుక్ నగర్ నుంచి మెహదీపట్నం పోవడానికి కోసం తేదీ నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకి ప్రయాణం కోసం ఒక ట్యాక్సీని బుక్ చేశాను రిఫరెన్స్ నెంబర్ వచ్చేసి ఏడు ఎనిమిది ఆరు నాలుగు మూడు రెండు ఒకటి కానీ కొన్ని కారణాల వల్ల నేను ఆ ట్యాక్సీని క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి మీకు రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే నేను కట్టినటువంటి ఏడు వందల రూపాయల అడ్వాన్సు తిరిగి నా ఉబర్ పేకి పంపించగలరని మనవి